కొంచెం మాకు పన్ను నొప్పి ప్రాబ్లం ఉంది సార్ మీ షాప్కి విజిట్ కావాలని అనుకుంటున్నాం మీది అడ్రస్ ఎక్కడ సార్ కొంచెం మా తమ్ముడు ఇట్లా రాయితోని కొట్టి మా పన్ను ఇట్లా ఉబ్బినట్టయింది సార్ ఓకే సార్ ఈ మార్గం ఏంటి సార్ ఇది చేయించినాం మళ్ళా ఒకసారి విజిట్ కావాలని అనిపిస్తుంది సరే సార్ ఖర్చు ఖర్చు ఎంత అవుతుంది సార్ టైం డేటు చెప్పండి సార్ డేట్ డేటు ఎప్పుడు వరకు ఉంటారు మీరు క్లోజింగ్ హాలిడే ఏమన్నా ఉందా సార్ మీకు సండే హాలిడేనా ఓకే సార్ కలుస్తాం సార్ సార్ సార్ టైమింగ్ చెప్పండి సార్ ఓకే సార్ మంచిగా అనిపిస్తే మేము ఇంకోసారి మళ్ళీ మళ్ళీ వస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ